నేను పెయింటింగ్ ప్రారంభించడానికి ప్రకృతి విధానాన్ని ఉపయోగిస్తాను అది ఎందుకంటే ప్రకృతిలో చూడటానికి చాలా ఉంటాయి ప్రకృతిని ఆస్వాదించవచ్చు మంచి చెట్లు పువ్వులు కాయలు పక్షులు జంతువులు ఇలా మొదలైనవి చాలా ఉంటాయన్నమాట సూర్యుడు చంద్రుడు రాత్రి అయితే చంద్రుడు చాలా అందంగా ఉంటాడు అది కనిపించాలి అంటే ప్రకృతిలోనే కనిపిస్తుంది అది ప్రకృతి విధానాన్ని ఉపయోగించి పెయింటింగ్ వేస్తే అది చాలా అందంగా కనిపిస్తుంది కొన్ని దృశ్యాలు కూడా బాగుంటాయి కొన్ని దృశ్యాలు మనం చూసి వాటిని వేయడం వలన అది మనకి గుర్తుండిపోతుంది అలా గుర్తుండిపోయినవి మనకి జ్ఞాపకాలుగా మారుతాయన్నమాట కొన్ని దృశ్యాలు చాలా అందంగా అనిపిస్తాయి ఎవరైనా పిల్ల నవ్వుతుంది అనుకో అది మనకు నచ్చుతుంది నచ్చిందాన్ని మనం పెయింటింగా వేస్తాము అన్నమాట అట్లానే ప్రకృతిలో చాలా అందమైన జంతువులు ఉంటాయన్నమాట మనం అందంగా వేస్తే అందగా కనిపిస్తాయి బాధగా వేస్తే బాధగా కనిపిస్తాయి పెయింటింగ్ అనేది చాలా పెద్ద మనిషికి ఉన్న గొప్ప కళ బాధ వేయాలనుకుంటే బాధగా వేయవచ్చు మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా వేయవచ్చు ఇలా చాలా విధానాలు ఉంటాయన్నమాట ఉదాహరణ దృశ్యాలు ప్రకృతీ భవనాలు రూప్ స్కెచ్ వంటివి మొదలైనవి పెయింటింగ్లో చాలా మంది పెయింటింగ్ కళాకారులు దృశ్యాలు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట కొంత మంది పెయింటింగ్ వేసేటప్పుడు మనిషిని చూసి ఎమ్మటే అప్పుడు వేస్తూ ఉంటారు అన్నమాట అట్లాంటివి చాలా ఉంటాయి ప్రపంచంలో చాలా వింత వింత పెయింటింగ్లు ఉంటాయి అన్నమాట కొంత మంది వాటర్ కలర్స్తోటి వేస్తారు కొంత మంది స్కెచ్లతోటి వేస్తారు అన్నమాట కొంత మంది ఎలా